వ్యవసాయం పూర్తిగా వాతావరణ పరిస్థితులనే ఆధారపడి ఉంటుంది అవును నిజంగా వ్యవసాయం అనేది వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే వ్యవసాయం పండించే వాళ్ళు ఆ వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుంది ఎప్పుడు ఎండ కొడుతుందో అనేది తెలియదు సో దానికి చెట్లకి అవసరమైనప్పుడు వర్షంకు వర్షం పడడమైనా నీళ్ళు కావాలన్నా సూర్యరశ్మి కావాలి అన్నా ఏది కావాలి అన్నా వ్యవసాయం అనేది ఖచ్చితంగా వాతావరణ పరిస్థితుల మీదనే ఆధారపడి ఉంటుంది ఎక్కువగా మరి మాకు వర్షాలు ఎక్కువ వర్షాలు పడని సమయంలో కాకుండా పడే సమయంలో కాకుండా పడని సమయంలో పడ్డప్పుడు పంట అనేది పూర్తిగా నాశనం అవ్వడం జరుగుతుంది సో అప్పుడు పంట అనేది పూర్తిగా నాశనం అయ్యి వరదలల్లో కొట్టుకుపోవడం అనేది కూడా జరుగుతుంది అప్పుడు పంట నష్టం అనేది మాకు చాలా విధాలుగా జరుగుతుంది లేకపోతే పంట మొక్కలల్లో కీటకాలు చేరి పంటను నాశనం చేయడం జరుగుతుంది అప్పుడు పంటలు నాశనం అయ్యే పరిస్థితుల్లో ముందు మొక్కలకు స్ప్రే చేయడం కానీ ఇతర మందులను తెచ్చి కొట్టడం వంటి చేసి ఉన్న పంటను దక్కించుకోవడం జరుగుతుంది పంట పండించిన తర్వాత కూడా అధిక దిగుబడి రాకపోవడం జరుగుతుంది సో అలా అయినా మళ్ళీ పంట పండించటం జరుగుతుంది ఎక్కువ దిగుబడి రావడం కోసం ఎరువులు అనేది వెయ్యాలి పంట స్టార్ట్ కాకముందే ఎరువులు అనేటివి మందులని కొట్టి పంట దిగుబడిని పెంచుకోవడం జరుగుతుంది